చాలా కాలం పాటు దర్శణ భారతదేశంలో ఉంటున్న భారతీయుడుగా రెస్టారెంట్లు స్థానిక అభిరుచులకు అనుగుణంగా వాటిని అనుకూలికరించడానికి ఇష్టపడనప్పటికీ అవును వారి ఉత్తర భారతీయు వంటకాలను ఇష్టపడతారని నేను ధ్రువీకరించగలను ఉత్తర భారతీయ తాళిలో సాధారణంగా చాత్ చపాతీ పాపట్ టమాటో షోర్బా సూప్ పప్పు మరియు పులావ్ ఉంటాయి రోటి కూర కూడా చాలా దర్శనీయులలో అందుబాటులో ఉండే సాధారణ కలయిక లక్నో మరియు ఇతర స్టైల్ బిర్యానీలు తరచుగా రెస్టారెంట్లలో దొరుకుతాయి అలాగే ఉత్తర భారతీయ స్వీట్లు ఉంటాయి చోలే భటూరేలు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తారు బంగాళదుంపల కంటే ఉల్లిపాయ సమోసాలు కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా ఇష్టపడతారు అయితే సమోసాలు సర్వసాధారణం జనామసాలతో పూరీలు కూడా ప్రసిద్ధి చెందాయి గోల్గపుల అక్కడ ఇక్కడ పానీపూరి అని పిలుస్తారు మరియు చాట్ ఐటెంలు కూడా ఇప్పుడు ప్రతి చోట ఉన్నాయి నేను చాలా పంజాబీ రాజస్థానీ లక్నోవి మేఘాలయ మరియు దక్షిణాదిలోని నగరాల్లో లిట్టి చోళ మొదలైన సంక్షిత ఆహారాన్ని కూడా చూస్తున్నాను పానీయాలతో నార్త్ ఇండియన్ స్టైల్ ఇన్స్పైర్ మిశ్రమాలు వేయించిన లేదా కాల్చిన వేరుశనగలు మరియు పకోడాలను సాధారణంగా తీసుకుంటారు ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కూడా ఈ వస్తువులు ఎక్కువగా కనిపిస్తున్నాయి దోస ఇడ్లీ వడ మొదలైన దక్షిణ భారతీయ వంటకాలను ఉత్తర భారతీయులు తగినంతగా తీసుకోనట్లే దక్షిణ భారతీయులు ఉత్తర భారతీయ వంటకాలను ఇష్టపడతారని ఇది చూపిస్తుంది